చదువుకునే స్టేజ్ అయినా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఒక డ్రాయింగ్ అనేసి కళాకారుడైనా ఉదాహరణకి గాంధీ తాత బొమ్మ రాశారు గాంధీ తాత బొమ్మ వేశారు బోర్డు మీద వేసిన తర్వాత ఇక్కడ కళ్ళు వేయాలి ఇక్కడ ముక్కు వేయాలి ఇక్కడ చెవులు వేయాలి మొదటిగా తల వేయాలి ఇక్కడ ఈ రంగులు వేయాలి ఆ రంగులు వేయాలి ఇంత మేజర్మెంట్తో చేయాలి చుట్టూ బార్డర్లు కొట్టాలి అని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పినప్పుడు అవగాహన కలుగుతుంది ఆ స్టేజ్లోనే వాడు మెదడు పెరుగుదల మానసిసంగా కానీ శారీరకంగా కానీ ఉల్లాసంగా ఉంటారు ఫ్రెండ్స్తో కూడా సరదాగా ఉంటారు ఆ వయసులో ఏమి తెలియదు కానీ కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో నే నేర్చుకుంటారు అలాగే ఒక క్రీడాకారుడు వెళ్ళి క్ క్రికెట్ నేర్చుకోవాలి అన్నా బాల్ ఎలా పట్టాలి క్యా బాట్ ఎక్కడ పట్టుకోవాలి బౌలింగ్ ఇలా వేళ్ళతో వేయాలి బాట్ ఇక్కడ కాడ దగ్గర పట్టుకోవాలి లేదు ఒకవేళ చూసి చూసి నేర్చుకోవడం లేదా ఒకరు చెప్పింది నేర్చుకోవడం ద్వారా ఆ స్టేజ్లో అబ్సర్వ్ చేయ చూసింది ఎదో అబ్సర్వ్ చేసుకుంటారు అలాగే ఒక డాన్స్ నేర్చుకోవాలి అన్నా డాన్స్ నేర్చుకోవాలి అన్నా ఒక డాన్స్ మాస్టర్ అక్కడ డాన్స్ ఎలా చేస్తాడో చేస్తుంటే ఆ కాలు ఇలా వేయాలి ఇలాగా జంపులు చేయాలి అని తేలుస్తుంది అలాగే వివిధ రకాల ఆటలపోటీలు కబడ్డీ అయినా ఖోఖో అయినా వాలీబాల్ అయినా రన్నింగ్ అయినా అథ్లెటిక్స్ అయినా మా ఏవైనా అక్కడ ఉప వ్యాయామం ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక పని చెప్పినా లేదా ఒక చెస్ నేర్చుకోవాలి ఒక ఆర్చరీ నేర్చుకోవాలి అని ఇలా షూటింగ్ చేయాలి ఒక టెన్నీస్ చేయాలన్న బాల్ ఇలా కొట్టాలి లేదా అమ్మ ఒక పని చెప్పింది నాన్న షాప్కి వెళ్ళి ఈ వస్తువులు తేరా అని వాడికి ఆ వయసులోనే ఇలాగా రోడ్లో మార్గం నడవాలి లేదంటే ఒక ఊరు ప్రయాణం చేశారు అనుకో ఆ బస్సు ఇలా ఎక్కాలి లేదా ఏ పని చేసుకోవాలన్నా ఆ స్టేజ్లో వాళ్ళు అర్ధం చేసుకోగలరు